హలో ఎక్కడికి వెళ్ళేది హలో హలో చెప్పండి అమ్మా ఎవరు గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మ ఎవరు చెప్పండి అమ్మ ఓకే అమ్మా ఎప్పుడు వస్తారు అమ్మ అడ్మిషన్స్ ఉన్నాయి అంటే ఇవాళ రేపు రేపటి దాకా లాస్ట్ అమ్మ అడ్మిషన్స్ ఓపెనింగ్ ఏ గ్రూప్స్ అంటే ఆ మీరు ఏ గ్రూప్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు బిఎస్సి ఉంది బికామ్ ఉంది బిఎస్సి కంప్యూటర్స్ ఉంది ఒకే అమ్మా ఉందమ్మా ఖాళీలు ఉన్నాయి ఖాళీలు ఉన్నాయి అమ్మ ఫీజ్ థర్టీ థౌసండ్ దాకా ఉందమ్మా ఇంటర్ ఎంతమ్మ పర్సన్ థర్టీ థౌసండ్ అమ్మ ఇంటర్ ఎంతమ్మ పర్సంటేజ్ థర్టీ థౌసండ్ అమ్మ మీకు ఇంటర్లో పర్సంటేజ్ ఎంత వచ్చింది చూసి రాద్దాము అమ్మ నువ్వు వస్తే దాన్ని బట్టి రాద్దాము అమ్మ చూసి రేపు మార్నింగ్ రండి అమ్మా రేపు రేపటితో లాస్ట్ అమ్మ అడ్మిషన్స్ వస్తావు అమ్మా రేపు మార్నింగ్ వచ్చేటప్పుడు ఆధార్ కార్డు మూడు ఫోటోలు మీ మదర్ ఆధార్ కార్డు మీ ఫాదర్ ఆధార్ కార్డు తీసుకునిరామ్మ ఓకే అమ్మా ఓకే అమ్మా అయితే ఇంక అంతేనమ్మ అవి తీసుకొని కొంచెం వస్తే రేపు మార్నింగ్ జాయిన్ అవుదువు ఎప్పుడో స్టార్ట్ అయినాయి అమ్మా ఒక టెన్ డేస్ పైనే అవుతుంది అంటే ఈ సంవత్సరం అడ్మిషన్స్ తక్కువ ఇచ్చారు అందుకని

ఓకే అమ్మా అయితే